మా మత సంప్రదాయంలో ప్రియమైన వారి జ్ఞాపకార్థం ఎలా జరుపుకుంటారు మరియు ఎలా గౌరవిస్తారు అంటే కొందరు వారిని స్మరించుకునే ప్రత్యేక వేడుకలు లేదా ప్రార్థనలు చేస్తారు మరి కొందరు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు వారి జ్ఞాపకార్థం మంచి పనులు చేస్తారు ఉదాహరణకు అన్నదానం లేదా ఇతర దానధర్మాలు చేస్తారు వారిని స్మరించుకునే ప్రత్యేక వేడుకలు లేదా ప్రార్థనలు చేస్తారు వారి జ్ఞాపకార్థం అనగా వారు ఆ కాలంలో చేసే పనులు అవన్నీ మళ్ళీ ఇప్పుడు ఉదాహరణలకు అన్నదానం లేదా ఇతర దానధర్మాలు అనాధాశ్రమంలో వెళ్ళి సేవలు గుడులు దగ్గర సేవలు చేస్తారు